చేపలు పట్టడం అనేది ఒక ఆనందకరమైన అభిరుచి కానీ ఇది చేసేటప్పుడు కొన్ని సవాళ్ళను కూడా మనము ఎదురుకోవడానికి సిద్ధంగా ఉండాల్సి ఉంటుంది వాతావరణం ప్రకారం చేపలు పట్టడం అనేది వాతావరణంపై ఆధారపడి ఉంటుంది తుఫాన్ లేదా భారీ వర్షం వంటివి వచ్చినప్పుడు చేపలను పట్టడం కష్టతరం అవుతుంది అంతేకాక ప్రాణహాని కూడా ఉంటుంది చేపల కొరత అనేది వాతావరణ పరిస్థితుల ఆధారంగా కొన్నిసార్లు చేపలు తక్కువగా పడతాయి లేదా అసలు పడవు ఈ సందర్భంలో చేపలు పట్టడం చాలా కష్టం అవుతుంది అంతేకాకుండా చేపలు పట్టడం కొన్నిసార్లు సురక్షితం కాకపోవచ్చు తుఫాన్ లేదా ఇతర ప్రమాదకరమైన పరిస్థితులు సంభవించవచ్చు నేనైతే ఒకసారి తుఫాన్లో చేపలు పట్టడానికి వెళ్ళాను తుఫాన్ చాలా బలంగా ఉంది మరియు గాలి చాలా బలంగా వీచింది నేను నా పడవను ఒక చిన్న ఓడరేవులోకి తీసుకువెళ్ళాను వాతావరణం మెరుగుపడిన తర్వాత అక్కడే ఉండి నిర్ణయించుకున్నాను తుఫాన్ ముగిసిన తర్వాత నేను మళ్ళీ చేపలు పట్టడానికి ప్రారంభించాను మరియు కొన్ని పెద్ద చేపలు పట్టగలిగాను ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవడానికి మనము ముందస్తుగా అంచనా వేయాలి చేపలు పట్టడానికి వెళ్ళే ముందు వాతావరణాన్ని తనిఖీ చేయాలి మరియు సురక్షితమైన పరిస్థితులలో మాత్రమే చేపలు పట్టడానికి మనము ప్రయత్నం చేయాలి ఒంటరిగా చేపలు పట్టడం మానుకోవాలి మరియు చేపల వేటకు వెళ్ళే వాడు ఎవరైనా ఒకరిని కూడా తీసుకుని వెళ్ళడం చాలా మంచిది సురక్షితమైన పరిస్థితులలో మాత్రమే చేపలు పట్టాలి అంతేకాక చేపలు పట్టడానికి వెళ్లే ముందు సురక్షితమైన పరిస్థితులలో ఉన్నామా లేదా అనేది నిర్ధారించుకోవాలి చాలా గాలి కానీ లేదా తుఫాను కానీ ఉంటే చేపలు పట్టడం మానుకోవడం మంచిది